వయో వృద్ధులు కూడా యోగాను అభ్యసించవచ్చు అది ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత వయసైనా సరే ఎటువంటి ఆరోగ్య పరిస్థితులోనైనా కూడా యోగాని అభ్యసించవచ్చు యోగా వయో వృద్ధులు యోగా చేయటం వలన వారి మానసిక పరిస్థితిని శారీరక పరిస్థితిని మెరుగు పరుస్తుంది అంతే కాకుండా గుండెకు సంబంధించిన ఎటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉన్న వారైనా కూడా తేలిక పాటి యోగాను చేయవచ్చు యోగా ఎవరు చేయకూడదు అనేదైతే ఏం లేదు ఎవరైనా యోగాని చేయవచ్చు వయో వృద్ధులు మాత్రం యోగాని తేలిక పాటి యోగాతో ఆసనాలతో యోగా చేయచ్చు అంతే కాకుండా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు హృదయ సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళు తేలిక పాటి యోగాని చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకోవచ్చు వయో వృద్ధులు ఎక్కువగా బాధపడేవి ఆరోగ్య పరిస్థితుల్ని బట్టి వాళ్ళు కూడా యోగాని చేయవచ్చు తేలిక పాటి యోగాతో వారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుచుకోవచ్చు దాని వలన వారికి ఏర్పడే ప్రయోజనాలు ఎక్కువుగా వాళ్ళు అన్ని రకాలుగా శారీరక పరిస్థితుల నుంచి శారీరక జబ్బుల నుంచి వారిని వారు రక్షించుకోవచ్చు వయో వృద్ధులు యోగా చేయటం వలన వచ్చే లాభాలు ఎంతో ఉత్సాహంగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండడానికి మానసిక శారీరక పరిస్థితులు మెరుగు పరుచుకోవటానికి వయో వృద్ధులకు యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది యోగా నుంచి వచ్చే ప్రయోజనాలు వయో వృద్దులకు కూడా చాలా ఎక్కువుగా ఉంటాయి